భారతదేశంలో జనం వెళ్ళే ముఖ్యమైన మత ప్రదేశాలు ఇంకా మతపరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అయితే నేను ఈ మతపరమైన ప్రదేశాలలో ఎక్కడైనా పాటించవలసిన ఇంకా పాటించే సాంప్రదాయాలు లేదా పండుగలు గురించి మరింత చెప్తాను అయితే మనము ఏ మతంలో అయినా ప్రతి ఒక్క మతానికి కూడా గౌరవం గౌరవం ఇవ్వాలి అయితే మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంగా ఎన్నో మత ప్రదేశాలు ఉన్నాయి అయితే ఈ మతమ ఈ మతపరమైన ప్రదేశాలు ఇంకా సాంప్రదాయాలు పాటించడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతారు అయితే ఈ సాంప్రదాయాలు ఈ పండుగలు మనము నేర్చుకుని వాటిని పాటించవలసి వస్తుంది ఉదాహరణకు మనము గుడికెళ్ళే ప్రతిసారి చెప్పులు బయటపెట్టి వెళ్తాము ఇంకా దండం పెట్టుకుంటాం రకరకాల గుడులలో రకరకాల మతపరాలు ఉంటాయి ఉదాహరణకు శివుడి గుడికెళ్ళినప్పుడు బూడిద ఇంకా సాయిబాబా గుడికెళ్ళినప్పుడు విభూది అలాగే కొంతమంది కుంకుమ ఇంకా పసుపు ఇలాంటివి అలంకారణగా తీసుకుని వెళ్తారు లేదు అంటే అక్కడ పెట్టిన ప్రసాదాలు అలాంటి రకరకాల ఆహారం మారుతూ ఉంటుంది ఇలాగ భారతదేశంలో జనం వెళ్ళే ముఖ్యమైన మత ప్రదేశాలు ఎన్నో ఉంటాయి ఉ అలాగే శివ దేవాలయాలు ఇంకా సాయిబాబా గుడులు హనుమంతుడు రాముడు సీత గుడులు ఎన్నో ఉంటాయి ఇలాంటి మతపరమైన ప్రదేశాలు ఎక్కడైనా పాటించే సాంప్రదాయాలు ఒకటే అందరూ కూడా దాన్ని గౌరవించి అవి జరిగే పండుగలలో వారు సాంప్రదాయంగా పాటించాలని అనుకుంటున్నాము